హలో నమస్తే మేడం ఆ అవును అండి ఆ సరే మేడం ఆ సరే మేడం బాబు ఆ పాప ఆ మేడం వయస్సు ఎంత సరే మేడం మీరు ఎక్కడ చేయాలి అనుకుంటున్నారు ఎంత మందిని పిలుస్తారు సరే అండి స్టేజ్ డెకరేషన్ మీకు ఏవిధంగా కావాలి మా దగ్గర బెల్లూన్ డెకరేషన్ క్రాఫ్ట్ డెకరేషన్ పూల డెకరేషన్ లభిస్తాయి అండి సరే అండి కేక్ మీరు తెచ్చుకుంటారా మమల్ని తెమ్మంటారా అండి సరే అండి ఎన్ని కేజీలు చేయించమంటారు సరే ఆండి మా దగ్గర ఆర్కిస్ట్ర తీన్మార్ డీజే ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండి మీరు ఏమైనా పెట్టించమంటారా సరే మేడం మీకు ఎన్ని గంటలకు ఫంక్షన్ స్టార్ట్ చేయాలి భోజనాలు వెజ్ పెట్టమంటారా నాన్ వెజ్ పెట్టమంటారా సరే మేడం మీకు మెనూ మేము పంపిస్తాం ఇంకా వెల్కమ్ డ్రింక్స్ స్నాక్స్ ఏమైనా కావాలా మేడం సరే అండి ఐస్ క్రీమ్స్ సలాడ్ కూల్ డ్రింక్స్ ఇవి మైనా కావాలా అండి సరే అండి మాకు వీటి అన్నిటికి మొత్తం కలిపి రెండు లక్షల యాభై వేలు అవుతుంది అండి అంతా కలిపి చాలా తక్కువ చెప్పాము అండి మరి యాభై వేలు తగ్గించలేము కదా అండి పది శాతం తగ్గించగలము అండి ఆ సరే మేడం మేము చాలా బాగా ఏరెంజ్ చేస్తాము అండి అన్నీ మీకు ఎక్కడా ఏమీ తక్కువ రాకుండా చాలా గ్రాండ్గా చేస్తాము అండి సగం మొత్తం అడ్వాన్స్ కట్టండి సరే మేడం ధన్యవాదములు